వ్యవసాయం గురించి చెప్పాలి అన్నట్లయితే మనం ఎంతగానో గొప్పగా చెప్పుకుంటాము వ్యవసాయం అనేది ఉంటేనే మనం భారత్దేశం అనేది వ్యవసాయంలో రెండవ స్థానంలో ఉంది మనం వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్నాము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పుకుంటాము అలాంటి వ్యవసాయ రంగం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు వ్యవసాయ రన్ వ్యవసాయంలో నైపుణ్యం కలిగిన కా కార్మికులను కనుగోడంలో మరియు నిలుపుకోడంలో సవాళ్ళు ఏమిటి అన్నట్లయితే ఇప్పుడు చాలా మంది వ్యవసాయంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులు కుతుర్లు మంచి ఉద్యో మంచిగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటారు కాని వ్యవసాయమే చేయాలని అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వ్యవసాయాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు కావున కార్మికులను కనుగోడంలో మరియు నిలుపుకోడంలో చాలా సవాళ్ళనేది ఎదురవుతుంది ఎందుకు అన్నట్లయితే వ్యవసాయం చేసే వాళ్ళే కరువైపోయారు కావున వీళ్ళని కనుగోవడం అనేది చాలా కష్టతరం అలాగే రోజువారి కూరి కూలీ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు ఏవి అన్నట్లయితే ఒక వంద రూపాయల్నుంచి ఎనిమిది వందల లోపు ఇవ్వొచ్చని నేననుకుంటున్నాను ఎండాకాలంలయితే దీని ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అన్నట్లయితే కూలీ కార్మికులు చాలా కష్టపడి రోజు వారి కడుపుని నింపుకుంటారు అలాగనే కార్మికులనేది చాలా తక్కువగా అయిపోయారు ఎందుకు అన్నట్లయితే ప్రతి ఒక్కరూ పెద్ద ఉద్యోగం చదవాలి అని వాళ్ళు వాళ్ళ వాళ్ళని మంచి బడిలో చేర్పించి వాళ్ళకి ఎంతగానో సాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కార్మికులను కనుగొనడం అనేది చాలా కష్టతరం